చెప్పండి అవునండి ఓకే ఓకే మంచి విషయమే చెప్పండి

చేయగలుగుతాం అండి ప్యాడా థర్టీ రూపీస్ ఉందండి ఓకే అన్నిపెయిర్సు హండ్రెడ్ కావాలా సార్

మొత్తమూ మొత్తం కలిసి ఐదు వేలన్నా అవుతుంది సార్ ఐదు వేలు దాకా అవుతుంది

చేయగలుగుతాం సార్ మీరు రేపు వచ్చినా ప్యాకింగ్ అయిపోతుంది అవును ఉన్నాయి సార్ ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే మీరు ఏవి ప్రిఫర్ చేస్తాను అంటే అవి ఇస్తాం సార్ ఓకే ఓకే ఓకే ఓకే క్లాస్మేట్ ఇస్తాం ఓకే ఓకే సార్ సరే సార్

ఓకే